ఏమండీ మాకు ఒక యాభై లీటర్లు పాలు కావాలండి

అంటే మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉందండి దానికి పెరుగు తోడేట్టుకుంటాకి ఇంకా పన్నీరు మేము ఓనుగా తయారు చేసుకుంటామండి అంటే ఇంట్లో చేసుకుంటామండి మేము ఎప్పడ్నుంచో ఇంట్లో తయారుచేసుకుంటాం అలవాటైపోయయి ఇంకా అలా ఎక్కువ పట్టికెళ్తాం అండి ఎప్పుడూ ఏ తారీఖండి అదండి నవంబర్ పంతొమ్మిదండి

పెరుగు బాగున్నాకానీ అది మేము మాకు అలవాటైందండి ఎక్కువ పాలు పట్టికెళ్ళి మేము తోడెట్టుకుని ఇంకా పెరుగే కాదండి ఇంకా పన్నీర్ కూడ మేము చేసుకుంటామండి అన్నిటి కలిపి మన మా వంట మేస్త్రీ పట్టుకురమన్నాడండి చెప్పాడండి ఇలాగా తెచ్చుకోండని అదే మీరు బాగుంటేనే చెప్పు చెప్పారండి జనం చెప్పారు తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అది చెప్పారండి పాలు అక్కడ చాలా బాగుంటాయి తోడేట్టుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పారండి అదైతే బాగుంటుంది ఉంటుంది మాకు యాభై రూపాయలకి ఇస్తారండి సరేనండి అయితే

ముప్పై వేలు అవుతుందా అండి

నేను వెళ్ళిపోతున్నానండి

వ్యాన్ వేసుకొచ్చానండి ఆటో ఆటో పాపట్టుకొస్తానండి క్యాన్లు గట్టా ఇస్తారండి పట్టుకురావలా అండి క్యాన్లు కూడా అంటే అడ్వాన్స్ కట్టమంటారండి అంతే కదండి ఒక ఎంత ఇరవైవేలు ఎంతో కదతానండి అడ్వాన్స్ కడతాను ఎప్పుడండి పట్టుకొస్తానండి మాకు మా మా అబ్బాయి వస్తాడు అబ్బాయి డబ్బులు ఇస్తాను రేపే వస్తాడు

పదివేలు రాసుకోండి